మేము ఇంటి కాడ ఇంటి కాడ ఏమన్నా అయినా ఫంక్షన్స్ అయినా ఇలాంటివి ఏమన్నా కార్యాలు జరిగిన కాని చాలామంది మన బంధువులు మన మిత్రులు మన చుట్టాలు మన స్నేహితులు చాలామంది వస్తుంటారు వచ్చాకా వీళ్ళు కుకింగ్కి అంటే ఇట్లా ఏమం డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడికెళ్ళి కూర్చుంటారు మనం వండే పదార్ధము చాలా బగోన్లలో ఉంటుంది కాబట్టి వండినవి ఏమంటారు మనం వండే దాంట్లలో ఇవి ఆ యొక్క కర్రీ చికెన్ కర్రీ చేసినాం చికెన్ కర్రీ చేసినాక అందులో ఒక సాల్ట్ అని ఇక కావచ్చు మరి కారం అన్ని కావచ్చు ఇలాంటిది ఏదన్న ఒకటి మైనస్ పాయింట్ ఉంటుండచు కాబట్టి మనం దా దర ఎక్కువ అయ్యాక మనం తిరిగి దాన్ని మళ్ళీ పడేయలేం కదా పడేయకుండా చెయ్యాలి అంతమంది మళ్ళీ పడేసి పడేసాక సమయం మళ్ళీ పడేసాక మళ్ళీ రి రికా మళ్ళీ కొత్తగా కర్రీ చేద్దాం అన్నా కాని టైం వెం టైం వేస్ట్ అవుతుంది అంత అంతలోపు వాళ్ళు చుట్టాలు ఉండరు వెళ్ళిపోతుంటారు ఇలా కాకుండా మనం ఏం చెయ్యాలి అంటే దాని అయినదానికీ మనం స ఎమన్నా తప్పు ఉంటే దాని సరిదిద్దుకొని మరి దాన్ని కవర్ చెయ్యాలి అంటే ఇప్పుడు మన కర్రీలల్లో ఇప్పుడు మొన్న చికెన్ కర్రీ కాకున్న చికెన్ కర్రీ చేసినాం కర్రీలో మాకు కారం ఎక్కువైంది అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంత చల్లలేం కదా చల్లకుండానే కొంచం మనం ఆల్ షుగర్ షుగర్ కొంచం షుగర్ అని కాదు కాని ఇది మన సాల్టు కొంచం వేసీ వేసినం అని కొంచం వాటర్ వేసీ అయినా కాని కొంచం పెరుగుతో ఇట్లా ఇట్లా మనం సర్ దీన్ని మనం సరిదిద్దుకుంటాం అల అలా అలా చేసాం అందుకే ఆ మనం ఫంక్షన్ అని కాదు ఇవి ఇలాంటివి మన ఇంట్లలో కూడా వంటలలో కిచెన్ల కిచెన్లో ఉన్ ఉన్నాం అనుకో చుట్టాలకి కిచెన్లో సవత్ చుట్టాలు వస్తుంటారు ఆ చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఇట్లా బౌల్ బగోన్ పెట్టి ఏదన్న కర్రీ కర్రీ చేసినప్పుడు కొంచం అందులో అందులో ఇప్పుడు కొంచం తక్కువగా అయింది సాల్ట్ ఎక్కువైంది అప్పుడు ఏం చేస్తాం మనం వాటర్ పోసి దాన్ని దాన్ని సరిది సమరది అంటే వాళ్ళకి సమయం కాకుండా మనం ఎడ్జెస్ట్ ఎడ్జెస్టుమెంట్ చేసుకుంటాం అది తిరిగి మనం పడేస్తాం ఏంటంటే కరాబ్ వేస్టేజ్ అవుతుంది వేస్ట్ అలా క వేస్ట్ వేస్ట్గా పాడెయ్యకుండా మనం దాన్ని సరిదిద్దుకుంటాం మనం ఇప్పుడు ఇల్లలనే కాకుండా ఇప్పుడు ఏదన్న రైస్ చేసాం అంతమంది ఎక్కువ రైస్ చేసినప్పుడు మా మాడిపోతుంది మాడిపోయినప్పుడు రైస్ మనం కుకింగ్ చేసినప్పుడు రైస్ను అంత తిరిగి పాడేయలేంగా మన మిగిలిన భాగం అంత తినేసి కింద మాడిన భాగం మనం తినము ఇంకా అట్లా సో తినకుండా మనం ఉంటాం తినకుండా కిందది మాడింది అంత పడేసి మిగిలింది మిగిలిన భాగం మాత్రమే మనం వేస్కోని తింటాము ఇట్లా దీనిని తిరిగి పాడేయకుండా మనం ఈ విధంగా మనం మార్గం చెప్ చెప్పుకోవచ్చు మళ్ళీ మొదటి నుండి మొదటి నుంచి మనం ఎమన్నా ఇవే చేసాము ఇవన్నీ కలిపి పో ఇందులో షో షుగర్ టీ కాస్కోని మనం ఇంట్లో మనకి సపోజ్ హెడేక్ వచ్చి చదువుకుంటున్నాం హెడేక్ వచ్చింది హెడేక్ వచ్చినప్పుడు టీ కాసుకున్నం టీ కాసుకున్నప్పుడు అందులో షు షుగర్ తక్కువైతుంది కానీ వేసుకుంటాం మనం ఎక్కువైతే మనం ఎక్కువైనా కాని ఇంక టీ ఏం తాగుతాం కొద్దిగా ఎక్కువైనా పడేయలేం కదా పడేయకుండా మనము తాగుతాం అలా అలా ఏమి తాగుతాం టీ ఇంకా మన ఏమంటారు ఇలా మన పే మజ్జిగ చేసుకున్నాం మజ్జిగలో కొంచం సాల్ట్ ఎక్కువైంది సాల్ట్ ఎక్కువైతే దాన్ని మనం ఎలా కవర్ చేసుకుంటాం కొంచం వాటర్ పోయటం కాని కొంచం కర్డ్ వేస్కోని దాన్ని బాగా మిక్సింగ్ చేసి అలా ఎడ్జెస్ట్ చేస్కొని మనం తా తా తాగుతాము ఇలా కర్రీస్ అని కాని చాలా చాలా వరికి మనం వేస్టేజ్ చెయ్యకుండా ఇట్లా ఇప్పుడు ఇంట్లో అయినా సరే మనం చాలా మంది బ్యాచ్లర్స్ ఉంటారు మన కొత్త కొత్తగా ఉంటుంది మనవి ఇంటి కాడా మన పేరెంట్స్ ఉంటేనేమో వాళ్ళకు మనకు అవగాహనలు ఉంటు ఉంటుండే మనకి లేదు ఇంటి కాడా ఎప్పుడు మనం ప్రిపేర్ చెయ్యకుండా సడన్గా ఒక సడన్గా రూమ్ తీసి కానీ అట్ల బ్యాచిలర్గా ఉండడం కాని ఫ్రండ్స్ స్నేహితులతో పాటు ఉండి చేస్తుంటాం కొత్త కొత్తగా మనం నేర్చుకుంటుంటాం ఆ నేర్చుకున్నప్పుడు మనకు ఏది అప్పుడు పర్ఫెక్ట్గా రాదు కదా మనము బ్యాచిలర్గా ఉన్నప్పుడు చేస్కుంటుంటే ఫస్ట్ సారి ఏదన్న కొచ్ ఎక్కువనో తక్కువునో న సమరం గాను తగ్గు తగ్గుతుంది అయిపోతుంది అలా ఇప్పుడు మనం ఇది సపోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదొక కర్రీ చేసుకున్నాం కర్రీ బెండకాయ కర్రీ కాని పప్పు కాని ఇది చాలా రకరకాల కర్రీస్ ఉంటాయి కదా కర్రీస్ మన చేసుకున్న మన వంకాయ కర్రీ కాని టమాటా కర్రీ చేసుకున్నాం దాంట్లో చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది ఎక్కువైది అనమాట ఇంతే ఇంత వేస్తే అవగాహన ఎంత టేస్ట్ అయితుంది మనకి తెలియదు ఒక ఏదన్న మసాలా ఎక్కువ కావచ్చు సాల్ట్ ఎక్కువ కావచ్చు మళ్ళీ కారం పొడి ఏది ఏదన్న ఎక్కువ కొన్ని ఎక్కువ కావచ్చు కానీ తర్వాత ఎక్కువైందని అలాగే తిరిగి పడేస్తామా పాడేయం కదా మనం అలానే నెక్స్ట్ టైం అలా కాకుండా దానిది ఇప్పుడు సాల్ట్ ఎక్కువైంది అనుకో కొంచం దాన్ని కొంచం వాటర్ పోసి కలిపి మిక్స్ చేసి దాన్ని సర్ సరిదిద్దుకొని మనం తింటాము కాబ్బటి మనం తినగలతాం మనం వేస్ట్ అయితే చెయ్యము ఆ పూటని అలా గడిపి నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేస్తామ ఆ టైంలో లాస్ట్ టైం ఇలా చేస్తే కొంచం ఎక్కువైంది సాల్ట్ ఎక్కువైంది కారం పొడి ఎక్కువైంది సో ఇది తక్కువ వేస్కోవాలి అని మనకి మనకి అవగాహన వస్తుంది బట్టి దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసే అతను ఫుడ్ కాన మనం ఏం చేస్తాం కొంచం సా అప్పుడు ఏమైతే ఎక్కువ వేసినమో ఇప్పుడు దానికి కొంచం లిమిట్ తక్కువ వేస్తాం ఇంక్రీ డిక్రీస్ చేస్తాం అప్పుడు ఇంక్రీస్ చేసిన దాన్ని అంటే తక్కువ చేస్కుంటాం మనం అలా ఇప్పుడు మనం ఇది అని కాదు మనం ఏదైనా కుకింగ్ చేసుకున్న కాని మనం భ మిత్రులతోటి మనం బయటికి పార్టీకి పోయిన కాని వాళ్ళ ఫ్రండ్స్ చెయ్యమంటారు చెయ్యమంటే మనకి కొంచం ముందరికి మనం ముందరికై మనం చేస్కుంటాము చేసినప్పుడు అంత అంత మ స్నేహితులలో మధ్యలో మనం కొంచం ఏదన్న ఒకటి ఫర్ఫెక్ట్ అయితే ఓకే ఫర్ కాలేక ఫర్ ఎగ్జాంపుల్ కాలేదు అనుకో కారం ఎక్కువైంది కారం ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం మనం తిరిగి పాడేయలేం దాన్ని పడేస్తే వేస్ట్ అవుతుంది అలా వేస్ట్ కాకుండా మనం ఏం చెయ్యాలి అంటే తిరిగి స్నేహితులు అందరూ కూర్చొని తినికి రెడీ అవుతారు అప్పుడు మన మనం టేస్ట్ చూస్తాం ఎలా ఉందని కారం మనకి ఎక్కువ అనిపించింది ఎక్కువ అనిపించింది మనం ఏం చేస్తాం అప్పుడు పెరు అరె కర్డ్ కర్డ్ అయితే ఇందులోకి కారం దాంట్లోకి సెట్ అయిపోతుంది సైడ్ కర్డ్ వేస్కోని మనం తినడం తినడానికి ప్రయత్నిస్తాం కానీ వాళ్ళ అలా అని కర్డ్ ఎక్కువ కర్రీ పాడై ఎక్కువ కారం ఉంది అని ప్రతిదీ పడేయాలేముగా పడేయకుండా మనం ఏం చేస్తాం ఆ స్నేహితులు కూర్చున్నప్పుడు కర్రీ మామ కొంచం కర్రీ అది ఎక్కువైంది మనకు అందులో కొంచం కారం ఎక్కువైంది సాల్ట్ వేస్కోని కొంచం కర్డ్ వేస్కోని మనం తిందాంరా అని చెప్పి వాళ్ళకి స్నేహితులకి నచ్చచెప్పి వాళ్ళు మనలన్నీ ఓకే మామ వాళ్ళు కూడా వింటారు వాళ్ళు తిరిగి మనం పార్టీలు సక్సెస్ చేస్కుంటాం ఈవెన్ మనం సక్సెస్ ఫుడ్ ఫుడ్ విషయంలో కూడా సక్సెస్ అయిపోతుంది అదే బయటికి బయటకెళ్ళేసి మనం ప్రిపేర్ చేసుకోలేం కదా బయటకెళ్ళి తెచ్చి మనం ప్రిపేర్ చెయ్యలేం కదా అలా కాకుండా మనమే చేస్కొని మన ఫుడ్ ఐటమ్స్ మంచిగా ఇంక్రీజ్ చేస్కోవచ్చు ఏది ఐటమ్ ఇలానే ఏది ఐటమ్ అయినా సరే మనం కారం ఎక్కువైనా సరే కానీ నువ్వు కిచెన్లో ఏదైనా ఎక్కువైనా కాని వంట పదార్దాలు ఎక్కువైనమా చేసుకున్నప్పుడు మనం ఏదన్న సాల్ట్ కారం ఏదైనా ఎక్కువైనా మనం తిరిగి పడెయ్యలేము పడేయ్యకుండా మనం దాన్ని ఏదన్న ఒక మార్గం తోటి మనం మన తెలివి తోటి త తయారు రుచి రుచులు మార్చడం కాని తయారు చేస్తాం ఇలాంటివే మనం మార్గాలు ఉన్నాయి చాలా పాడైపోయింది కాని లేదా దాన్ని తీసి పాడేయటం కాని అలా చెయ్యద్దు ఇలా చెయ్యడం వల్ల మనకు కూడా కొంచం లా ఇలాంటోని భా బాధగానే ఉంటుంది ఇంత ప్రిపేర్ చేసినాం ఇదొక్కటి వల్ల మళ్ళీ తిరిగి పడేయబుద్ధి కాదు ఎవరికైనా సరే ప్రిపేర్ అయ్యాక ప్రిపేర్ చేసినాక దీన్ని కొంచం ఏదొక దాన్ దాంట్లో నుంచి తీసేస్తాం తీసేసిన అప్పుడు అయితే అంటే ఎడ్జె ఎడ్జెస్ట్ చేస్తాం మనం కొద్దిగా సాల్ట్ ఎక్కువైనా కానుంచి వాటర్ పొయ్యడం కర్డ్ చికెన్ కర్రీలలో కారం ఎక్కువైనా కాని దాన్ని ఎలాగైతే ఎడ్జెస్ట్ చేస్తాం అలానే ఎడ్జెస్ట్ చేస్తాం మనం దీంట్లో కూడా కానీ పాడేయటం అయితే జరగదు మనం దాన్ని ఎలా విధంగా ఎలాగున్నా అలా కలిపేస్తాం ఎడ్జెస్ట్ చేస్తాం